హలో నమస్తే అండి ఇంట్లో ట్యాబ్లెట్సే కావాలి అండి కొంచెం సారు ఇది మెడికల్ షాప్లోనే అడిగాను నేను ఇది హాస్పిటల్కి వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళాను సార్ అయితే మేము చెప్పినవి వాటికి ఇంజక్షన్ ఏం అవసరం లేదు ట్యాబ్లెట్స్ ఒకటి కావాలని అన్నారు ట్యాబ్లెట్స్ వచ్చేసి హెడేక్కి ఒకటి అది ఏమి అంటే సార్ అందుబాటులో లేరు అనేసి సార్ని కాంటాక్ట్ అయితే ఈ బయటే కొనుక్కోండి నేను ఇప్పుడు రాలేను ఒక త్రీ టూ త్రీ డేసు బయట కొనుక్కొని వాడండి తగ్గకుంటే నేనే మీకు చెప్తాను వచ్చిన తరువాత అని అన్నారు హెడేక్ ఒక హెడేక్ జ్వరము ఉంది ప్రస్తుతానికి అట్లనే ఒళ్ళు నొప్పులు చాలా ఉన్నాయి ఇంకా తరువాత వచ్చేసి కోల్డ్ ఎక్కువగా ఉంది ముక్కులు కొంచెం చాలా ఊపిరాడటం లేదు హెడేక్ చాలా ఉంది

పారాసెట్మాల్ ఒక టెన్ ఇచ్చేయండి అండి అది కొంచెం బెటరే కదా మన కోసం ఎప్పుడైనా వేసుకోవచ్చు కదండి అది అదే పారాసె పారాసెట్మాల్ ఒక టెన్ ఇచ్చేయండి ఉంటాయి డోలో సిక్స్ ఫిఫ్టీ ఎప్పుడు అంటే కొంచెం వేడి చేసినప్పుడు ఒళ్ళు అట్లా వాడవచ్చా అండి అయితే అవి

అవును అండి ఓకే అండి సిట్రిజన్ అయితే ఒక రెండు ఇవ్వండి రెండు రోలుకే ప్రస్తుతానికి అంటే రోజుకి ఎన్ని వేసుకోవాలి అండి సిట్రిజన్ ప్రొద్దున మధ్యాహ్నం రాత్రా అండి ఓకే అవి ఒక టూ డేస్కి ఒక ఫోర్ ఇవ్వండి అవి ఒక ఫోర్ ఇవ్వండి సిట్రిజన్ను హెడేక్కి హెడ్ హెడేక్కి ఏమి బాగుంటుంది అండి ట్యాబ్లెట్ కోల్డ్ ఆక్ట్ ఓకే అండి అది ఒక సేమ్ అవి కూడా ఒక ఫోర్ ఇవ్వండి టూ అవీ టూ టైమ్సేనా అండి ఓకే అండి అవి ఒక ఫోర్ ఇవ్వండి మిగతాది వచ్చేసి అది డోలో సిక్స్ ఫిఫ్టీ ఫైవ్ ఇవ్వండి ఇంకా పారాసెట్మాల్ ట్యాబ్లెట్స్ వచ్చేసి ఒక టెన్ ఇవ్వండి ఎప్పుడంటే అప్పుడు వాడవచ్చు కాబట్టి అవి కొన్ని ఎక్కువ పెట్టుకుంటాను ఇంకా వచ్చేసి కాళ్ళు నడవడానికి కొంచెం ఇబ్బందిగా ఉందండి నొప్పులుగా ఉన్నాయి దానికి ఏ ట్యాబ్లెట్ అయితే సరిపోతుంది సిట్రజన్ ఏమైనా సరిపోతుందా లేక

ఓకే డోస్ మాకు ఏజ్ అయితే ట్వెంటీ త్రీ ఏజు డోస్ ఏమైనా కొంచెం చూసి ఇవ్వండి కొంచెం అట్లా అంటే ఏ అంటే ఎంత డోస్ ఎయిటీన్ నుంచి ఎంత వరకు అండి ఎయిటీన్ ఎయిటీన్తో ఎయిటీన్ ఏజ్ నుంచి ఎంత ఏజ్ వరకు వాడవచ్చు ఇవి అంటే ఒక సిక్స్టీ ఏజ్ వరకు వాడవచ్చా అండి అదే మా ఇంట్లో మా అమ్మగారు ఉన్నారు అట్లనే వాళ్ళకు అంటే వాళ్ళు ఇట్లా నొప్పులు అంటుంటారు కాబట్టి వాళ్ళకు వాడవచ్చా వాడేకి అవకాశం ఉందా లేదా అని ఉందా అవి వాడవచ్చా ఓకే ఓకే అండి అయితే థ్యాంక్స్ అండి ఇవి ఒక ఒక్కోటే ఇవ్వండి సరేనండి థ్యాంక్ యూ అండి